తెలంగాణలోని ఆవిష్కరణలు మరియు వృద్ధిని నడిపించే ప్రధాన సంఘ సంస్థలు ఒకటి మైక్రోసాఫ్ట్ గూగుల్

డెల్టాస్ విప్రో గ్లోబల్ జూమ్ వీడియోస్ సర్వీసెస్ బహుళ సంస్థలు హైదరాబాద్ అనేక పెద్ద అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో భారతీయ సంస్థలు పైన పేర్కొన్న వాటిలో అనేక ప్రముఖ జాతీయ ఐ టీ సంస్థలు కూడా హైదరాబాద్లో బలమైనవిగా ఉన్నాయి ముఖ్యంగా అంకుర సంస్థలు మరియు ప్రోత్సాహకాలకు టీ హబ్ అది తెలంగాణ ప్రభుత్వం ఐ ఐ టీ హైదరాబాద్ ఐ ఎస్ వీ మరియు నర్సర్ భాగ్య సాహాయంతో ఏర్పాటు చేయబడింది ఒక ప్రముఖ టెక్నాలజీ ఇంక్యుబేటర్ ఇది అంకుర సంస్థలకు మార్గదర్శకం నిధులు మరియు మౌలిక సదుపాయాలను అందిస్తుంది వీ హబ్బు ఇది మహిళ పారిశ్రామికవేత్తల ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్ర స్థాయి ఇంకుబేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఫోనేషనల్ సెల్ టీ సీ టీ ఎస్ ఐ సీ ఇది రాష్ట్రంలో ఆవిష్కరణ మరియు వ్యవసాయ సంస్కృతి పొందడానికి పనిచేస్తుంది తెలంగాణను వృద్ధి నడిపించడం ప్రముఖమైన సాంకేతిక రంగాలు సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఐ టీ మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి కృత్రిమ మేధస్సు ఏ ఐ మరియు పెద్ద డేటా విశ్లేషణ ఎలక్ట్రానిక్స్ మరియు తయారీ హైదరాబాద్ ముఖ్యంగా ఒక ప్రధాన టెక్నాలజీ హబ్బుగా అభివృద్ధి చెందింది దీనిని కొన్నిసార్లు భారతదేశము సిలికాన్ వ్యాలీ అని కూడా పిలుస్తారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చురుకైన విధానాలు మరియు బలమైన అంకుర సంస్థలు పర్యావరణ వ్యవస్థ ఈ వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుంది భవిష్యత్తులో కూడా తెలంగాణ సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాను